అవునండి మీరు

ఆ

మీకు ఎప్పటినుంచి రఫ్గా అవుతుందండి ఈ మధ్యన లేకపోతే ముందు నుంచి రఫ్గానే ఉందా అవునా మీరు ఇది ఇదివరకు ఏ ఆయిల్ యూజ్ చేసేవాళ్ళు అవునా ఓకే ఇంట్లో తయారు చేసుకుంటారా అండి మీరు బయట నుంచి కొనుక్కుంటారా అయితే మీరు ఇది ప్యారష్యూట్ అలో వేరా ఆయిల్ దొరుకుతుందండి మార్కెట్లో అది తెచ్చుకొని మీరు తలస్నానం చేసే ముందు అప్లై చేసుకొని నైట్ వరకు ఉంచేసి తర్వాత హెడ్ బాత్ చేసుకోండి హెయిర్ సిల్కీగా అవుతుంది ఇంకా మీరేమైనా హెయిర్ కండీషనర్ కానీ లేదంటే లివోన్ దొరుకుతుంది హెయిర్ సీరం అట్లా ఏదైనా వాడుకుంటే మీకు సిల్కీగా ఉంటుందమ్మా ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా అండి మీకు మీరు ఒకటి వచ్చేసి సీరము కండీషనరు ఆయిల్ కూడా ఇది పెట్టండి ప్యారషూట్ ఓకే ఓకే థ్యాంక్ యూ